నమస్కారం మినిస్టర్ గారు అదే రమ్మన్నారు అంట ఏంటి అదే ఈ రెండున్నర ఏళ్ళు పెరిగిందండి రద్దీ వాస్తవం కాకపోతే ఇప్పుడు కొంచెం బ్రహ్మోత్సవాలు అవి ఉన్నాయి కదండీ ఈ క్యూ లైన్లు ఏవో గుడి దగ్గర నుండి చాలా దూరం వరకు వెళ్ళిపోతున్నాయండి అది కొంచెం కంపార్ట్మెంట్ ల్యాండ్లను పెంచి అది ఏదైనా చేస్తే బాగుంటుంది కొంచెం అలాగే లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి భోజనం అను అదే భోజనం అని పాలు ఇవ్వడం వాటర్ ఇవ్వడం అటువంటివి ఏమైనా చేస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అదే అండి చేయాలంటే చేయలేము కాకపోతే మరి టైం ఎక్కువగా పడుతుంది కదా అండి దర్శనానికి దానికి పద్దెనిమిది గంటలు పట్టేస్తుంది అవునండి కాకపోతే అలా చేస్తే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది కదండీ ఎందుకంటే అంత త్వరగా బయటికి పంపిచలేము కదా అండి చాలా దూరం నుంచి వస్తారు బాగానే పని అవుతుందండి కాకపోతే కొంచెం కెమెరాలు అవి పెడితే బాగుంటుంది అండి అక్కడ కూడాను ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అవి కెమెరా కొంచెం ఏర్పాటు చేస్తే అది కూడా బాగుంటుందండి అదే ఒక పోలీసును అదే ఒక పోలీసులను కూడా అక్కడ పెడితే బాగుంటుంది అండి అంటే అక్కడ మెయిన్ ఈ గేటు దగ్గర అహ వేశారండి కాకపోతే వాళ్ళందరూ ఎదర ఉంటున్నారండి ఎదరికీ ఎలా సరిపోతుందో మరి వెనక్కి కావాలి కదండీ వెనక వైపు నుంచి కూడా దారి ఉంది కదా మరి దీనికి ఆహా ఉన్న చూడనండి మీరు ఇచ్చింది తక్కువ కాదు కదండీ పది ఎకరాలు ఇస్తే పది ఎకరాలకి ముప్పై మంది పోలీసులు అయితే ఎక్కడ సరిపోతారండి సరే అండి నమస్కారం అండి సరే